హలో అంటే మేము ఇలా టికెట్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నామండి ట్రైన్ టికెట్ స్లీప్ స్లీపర్కి ఇక్కడ ఖమ్మం నుంచి ఢిల్లీ వరకండి ఢిల్లీ

సాయంత్రం వేళ పోవాలని అనుకుంటున్నామండి ఎందుకంటే సాయంత్రం అయితే కొంచెం మంచిగా ఉంటుందని

సరే అండి ఏ యే సమయానికుందో చెప్తారా అండి కొంచెం

స్లీపర్ కావాలండి అంతా అంటే అంత దూరం వెళుతున్నాం అండి జర్నీ కొంచెం స్లీపర్ అయితే మంచిగా ఉంటుందని

శాతవాహన ఎయిట్కి అన్నారాండి దానికి కొంచెం చూస్తారా టికెట్ ఎంత అవుతుంది

నాలుగు వందల యాభైయా సర్లేండి స్లీపరే కదా ఎనిమిదిన్నర కంటే సర్లేండి నాలుగు వందల యాభై ఓకే అండి థ్యాంక్ యూ ఏం లేవండి ఇంకా

అక్కడకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందండి తిరుపతి కాదండి ఢిల్లీ ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి బాయ్